స్విగ్గీ విక్రయాలతో మాట్లాడతానండి నేను ఒక ఒక ఐదు నిమిషాల నేను క్రితం నేను ఆర్డర్ పెట్టాను అండి స్విగ్గి యాప్లోని నేను పెట్టిన ఆర్డర్ ఏంటి అంటే పిజ్జా పెట్టాను ఆర్డర్ సో ఒక ఐటెమ్స్ అని సెలెక్ట్ అయినవీ నెక్స్ట్ ఐటమ్ ఒక అవైలబిలిటీ చూపించింది టైం స్లాబ్స్ టైం లాప్స్ చూపించింది కానీ ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత పేమెంట్ మాత్రం ఫోన్పే నేను సెలెక్ట్ చేసుకున్నానండి ఆ ఫోన్పే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోన్పేలోకి వెళ్లిన అమౌంట్ అని డిక్లేర్ చేశానుఅమౌంట్ అని డిక్లేర్ చేసి ప్రొసెసింగ్ అయింది కానీ పేమెంట్ అనేది మధ్యలో ఆగిపోయింది అండి ఆగిపోయి నేను అనుకున్నాను నెట్వర్క్ ఇష్యు ఏమో నా దగ్గర నెట్వర్క్ సరిగా లేక ఆగిపోయిందేమో అనుకున్నాను సో అప్పుడు నుంచి ఇప్పటికీ దగ్గర దగ్గరగా ఐదు నిమిషాలు అవుతుంది అండి ఇంకా అది అది విషయం అనే దాని మీద ఇంకా ఏమి తెలియలేదు ఇంకా అది అలా స్ట్రక్ అయిపోయింది పేమెంట్ ఆగిపోయింది నా పేమెంట్ అయితే ఆగిపోయింది అండి ఆర్డర్ మాత్రం ప్లేస్ చేసినట్టు చూపించింది కానీ పేమెంట్ మొత్తం ఆగిపోయింది సో ఈ పేమెంట్ ప్రాసెసింగ్ అది మీ తరుపున నేను మీ సర్వర్ తరపున తప్పని అనుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర మొబైల్ డేటా ఫుల్గా ఉంది నా అకౌంట్ నా ఫోన్పే అకౌంట్ బ్యాలెన్స్ అకౌంట్లో బ్యాలెన్స్ తగిన బ్యాలెన్స్ ఉంది ప్రొసెసింగ్ ట్రాన్సాక్షన్ కూడా అవుతుంది నేను నా ఫోన్పే మీద డౌట్ వచ్చి మళ్ళీ నేను మా తమ్ముడికి వేయడం జరిగింది అండి వాడికి ట్రాన్సాక్షన్ వెళ్ళింది కానీ మీ మీ స్విగ్గి యాప్లో మాత్రం ట్రాన్సాక్షన్ వెళ్ళట్లేదు అండి ఇది ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ ఒక్క ట్రాన్సాక్షన్ తప్పని మీరు సరి చేయాలని కోరుకుంటున్నానండి ఎందుకంటే నేను అమౌంట్ అయితే నా దాంట్లో కట్టైపోయినట్టు చూపిస్తుంది కానీ ట్రాన్సాక్షన్ అవ్వలేదండి ట్రాన్సాక్షన్ అక్కడే ఆగిపోయింది స్విగ్గీ తరపున మీ యాప్ యాప్ లోపల ఏమైంది అంటే ట్రాన్సాక్షన్ అనేది ఆగిపోయింది నా దగ్గర మాత్రం ఇక్కడ ట్రాన్సాక్షన్ ఓకే నా దాంట్లో అమౌంట్ డిడక్ట్ అయినట్టు మెసేజ్ వచ్చింది కానీ మీకు అక్కడ పే నేను ఇచ్చిన డెలివరీ నేను ఆర్డర్ చేసిన పిజ్జాకి మాత్రం నా అమౌంట్ పే చేసినట్టు మాత్రం అక్కడ ట్రాన్సాక్షన్కి చూపించలేదు అండి మీరు ఎంత అది త్వరగా దాన్ని మీరు సరి దిద్దితే అంత మంచిదని మీకు నేను ఈ మెసేజ్ లీవ్ చేయడం జరుగుతుంది అండి దయచేసి ఈ మెసేజ్ని గమ్మున మీరు చూసి గమ్మున దీన్ని రెక్టిఫై చేయాలనుకుంటున్నాను అండి